భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో విభిన్న సాంస్కృతిక విషయాలు ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష ఉన్నట్లు కానీ ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువ భాగం హిందీ వాడుకలో ఉంది దక్షిణ భారతదేశంలో ద్రవిడ భాషలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు దేశ భాషలందు తెలుగు లెస్స తెలుగు భాషనే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా పేర్కొంటారు కానీ సాంస్కృతిక విషయాల్లో భరతనాట్యం తెలుగువారికి చెందినది ఇది అనేక రాష్ట్రాల్లో విద్యార్థులు విదేశాల్లో విద్యార్థులు కూడా నేర్చుకుంటున్నారు కమ్యూనికేషన్ విషయంలోకి వచ్చేటప్పటికి తెలుగు భాష రెండు మూడు రాష్ట్రాలకు పరిమితమైంది హిందీ తరువాత తెలుగు మాట్లాడే వారు ఎక్కువగా ఉన్నప్పటికి తెలుగు భాష అంతగా ఆదరణ పొందలేదని నేను భావిస్తున్నాను